నేను నా స్నేహితుల బృందంతో కలిసి విశాఖపట్నం నుండి కాకినాడకు బైక్ రైడ్ ట్రిప్కు వెళ్ళాము అక్కడ స్టే చేయాలనుకున్నాము అందుకు మేము ఇక్కడ బయలు దేరినప్పుడు రెండు రోజులకి సరిపడ బట్టలు పట్టుకోవడం జరిగినది అవసరమైన సామాన్లు కూడా పట్టుకోవడం జరిగినది మేము ఉద్యోగం చేస్తున్నా సరే సెకండ్ సాటర్డే రావడం వలన శనివారము ఆదివారము సెలవు రావడం వలన ఆదివారము మాకు కలిసి రావడం చేత ఫ్రెండ్స్ అందరము కలిసి స్నేహితులతో కలిసి మేము బైక్ రైడ్కు వెళ్ళడము జరిగింది